గుడ్ మార్నింగ్ ఎవరు చెప్పండి సార్ గుడ్ మార్నింగ్ సార్ నేను పెద్దాపల్లిలో చదువుతున్నాను సార్ పెద్దపల్లె అవును సార్ వేరే స్కూల్లో అవుదాము అనుకుంటున్నాను సార్ నేను ఇప్పుడు సెవెంత్కి వస్తాను సార్ నేను మాది ఇక్కడే పెద్దపల్లి సార్ పెద్దపేట పక్కపొంటి విలేజ్ ఆ పక్కన విలేజ్ సార్ మీరు ఎక్కడ సార్ సార్ కల్వచర్ల మంచిగా ఉంటుందా సార్ స్కూల్ అది ట్రాన్స్పోర్ట్ ఉందా సార్ బస్సెస్ ఇలా ఏ క్లాస్ దాకా ఉంది హాస్టల్ కూడా ఉందా సార్ కోఎడ్యుకేషనా సార్ హాస్టల్ మన ఇంకా ఏ క్లాస్ క్లాసెస్ ఏ క్లాస్ దాకా సార్ ఏ క్లాస్ దాకా ఉంది స్కూల్లో నర్సరీ టు టెన్తా సార్ స్పోర్ట్స్ కూడా ఉంది సార్ మంచిగా ఆడిస్తారా సార్ స్పోర్ట్స్ ఇద్దరున్నారా ఓకే సార్ ఇంకా సార్ మరి ఇంకా మన ఓకే సార్ ఓకే సార్ వస్తాను సార్ మీ స్కూల్కి వస్తాను సార్ నేను ఎప్పుడు రేపా సార్ ఫీ ఫీజు ఎంత సార్ ఫీజు ఫోన్లో చెప్పండి సార్ మీరు చెప్తే మేము వస్తాము మాట్లాడుదాము హెడ్ మాస్టర్ని కలవమంటారా సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ వస్తాను